అండి అది మాకు ఇది బుక్స్ కావాలి

ఈ మన రికార్డ్ బుక్స్ ఉన్నాయా

ఒక సిక్స్ కావాలి

ఈ పెన్స్ ఎక్స్ట్రా ఏదన్న ఫిఫ్టీ కావాలి పెద్ద రికార్డు బుక్ కావాలి

పెన్నులు పెన్స్ ఏమేమి ఉన్నాయి

ఒక రెండు మార్కర్లు ఒకటి ఒక నాలుగు పెన్నులు ఒకటి ప్యాడు చార్ట్లు ఉన్నాయా చార్ట్స్ ఎంత అవి

అవును ఏ మన ఈ సెవెన్ రూపీస్ ఒకటి అవి ఒక ఫోర్ కావాలి తర్వాత కంపాస్లు ఉన్నాయా అది ఒకటి స్కేల్ ఇవి కావాలి కంపాస్ డివైడర్ ప్రొట్రాక్టర్ డివైజర్

అవి ఐదు కావాలండి ఇంకా మనకు డైరీస్ ఉన్నాయా ఒక టూ కావాలండి టూ డైరీసు

ఇంకా ఏమేమి ఉన్నాయి మంచి వర్క్బుక్స్ ఉన్నాయా

మా పిల్ల వానికి కావాలమ్మ వాడు టెన్త్ క్లాస్ అంటే సెవెంటీ పర్సెంట్ బుక్కుకు ఎంత నోట్బుక్ వర్క్బుక్ టెక్స్ట్బుక్

ఓకే అండి